తెలుగు భాషలో నాకు ఇష్టమైన పదాలు గ్రాంథిక పదాలు ఎందుకంటే అవి ఎంతో స్పష్టంగా ఉంటాయి అనేక కవులు ఈ తెలుగుని ఎంతో పైకి తీసుకొచ్చి మన దేశానికి ఎంతో విలువైన మాటలతో ఉంచారు కవులు వేమన లాంటి ఎంతో పెద్ద వ్యక్తి నన్నయ్య గారు కూడా మన దేశానికి అనేక కవితలు వ్రాసి పుస్తకాలు రాసి గ్రంథాలు వ్రాసి మన దేశంలోకి ఇచ్చారు ఇప్పటికీ నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికీ కూడా మన దేశంలో అనేక దేశాల్లో కన్నా మన దేశంలో అనేక మంది ఈ గ్రంథాలు చూసి నేర్చుకుంటూ ఇప్పటికీ కూడా నిలబెడుతున్నారు ఆయన పేర్లు కూడా మన దేశంలో ఉండడం వల్ల నేను ఎంతో గర్వంగా చెప్తున్నాను ఏ తెలుగు భాష ఏ దేశంలో కూడా ఇంత స్పష్టంగా ఉండదు మన దేశంలో అనేకమంది ఉపయోగించుకుంటూ అనేక విధాలుగా మనకి ఉంటున్నాయి